ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే ఒకళ్ళు ఫారిన్కి వెళ్ళి చదువుకోవడానికి ఏంటంటే వాళ్ళు మోస్ట్లీ చాలామంది స్కాలర్షిప్ రావడం వల్ల వేరే వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడం అలాగే వాళ్ళ స్టడీని ఇంకా బాగా వాళ్ళ నాలెడ్జిని పెంచుకోవడం దానికోసం కొంతమంది వెళ్తున్నారు కొంతమంది ఇక్కడ స్టడీ బాగోకపోవడం వల్ల అక్కడ బాగా ఫారిన్లో స్టడీ బాగా ఉండటం వల్ల వెళ్ళిన వాళ్ళు కొంత మంది ఇంకొంతమంది ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం కొంతమంది వెళ్ళి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి చాలా అంటే చాలా బాగా స్టడీ ఉంటుంది అలాగే అక్కడ చదువుకోవడం వల్ల జాబ్స్ కూడా చాలా మంచివి వ్యవస్తాయి మంచి కంపెనీస్లో జాబ్స్ రావడం వల్ల రావడం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో కొంతమంది వెళ్తున్నారు మంచిగా వెల్ సెటిల్డ్ అవ్వాలని కొంతమంది వెళ్తున్నారు